హలో సార్ నమస్కారం చెప్పండి చెప్పండి సార్ ఎస్ సార్ చెప్పండి సార్ నేను చెప్పండి సార్ నేను ఇస్తం సార్ మేము చేసే సేవలే అవి సార్ మేము పెయింటర్లమే సార్ ఒకటి ఇంటీరియర్రా ఎక్స్టిరియర్ కూడా సార్ ఇంటీరియర్ ఎక్స్టిరియర్ సార్ సార్ మాకు గ గదిలు ఎన్నో చెప్పగలరా ఆరు ఆరు గదులా సార్ ఇప్పుడు ఆరింటికి మనకు ఇంటీరియర్ ఎక్స్టిరియర్ వెయ్యాలా సార్ ఓకే సార్ కొత్త వాలా పాత వాలా చెప్పగల సార్ సార్ మేము ఒకసారి ఒకసారి వచ్చి మీ ఇల్లుని చూసి ఒక ఆరు రుమని మేము చూస్తే మేము అది గుత్తగా పట్టాలా కూలికి పట్టాలా అప్పుడు మేము నిర్ధారిస్తాం సార్ సార్ అర్ధం కాలేదు సార్ ఒక సారి మళ్ళీ అడగండి సార్ మీకు అవైలబుల్గా ఉందంటే మీకు ఇంకో రం రెండు రోజుల్లో అ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీ పెయింటింగ్ వర్క్ కాడ ఓకే సార్ కానీ మాకు కొంచెం అదనంగా పే చేయాల్సి ఉంటుంది సార్ మరి అంటే మాకు మాకు ఇక్కడ ఉన్న ఉన్న వర్కులన్నీ వదిలేసుకుని రావాలికదా సార్ మీకోసం పర్లేదు సార్ చూస్తాం సార్ ఎట్లా ఉందొ మీరు ఆరు ఆరు గదులు అన్నారు కదా ఖచ్చితంగా చూస్తాం ఓకే సార్ ఒకసారి మీరు రేపొకసారి ఫోన్ మళ్ళీ మళ్ళీ మాట్లాడండి సార్ ఓకే